మనకి కాలాలు మూడు అందులోని ఎండాకాలం వర్షాకాలం శీతాకాలం ఎండాకాలంలో మొక్కలకి ఎక్కువగా నీళ్లు ఉండకపోవడం వల్ల నేను ఎక్కువగా నీరు పోస్తూ ఉంటాను అదే కాక మొక్కలకి ఎప్పుడు పడితే అప్పుడు పాడి కడుతూ ఉంటాను ఎందుకంటే పాడి కట్టడం వల్ల నీళ్లు ఎక్కువగా నిల్వగా ఉంటుంది మొక్క పెరగడానికి ఎక్కువగా అవసరమైనది మనకి గెత్తం నీలు వంటిది ఎక్కువగా అవసరం అవుతాయి అదే కాక వర్షాకాలంలోని వర్షం నీళ్లు ఎక్కువ అవడం వల్ల నేను గట్టు కొట్టి నీళ్లు పక్కకు తీస్తూ ఉంటాను అది తీయడం వల్ల నీళ్లు నిల్వ ఉండదు లేకపోతే మొక్క కుళ్ళిపోతూ ఉంటుంది శీతాకాలంలో మొక్కకి ఎక్కువగా పెరుగుదల ఉండదు ఎందుకంటే మంచు పడుతూ ఉండడం వల్ల దానివల్ల మొక్కకి ఎక్కువగా ఎండ తగిలే లా చోట్లో నేను మొక్కని వేస్తాను దానివల్ల ఎండ కొద్దిగా తక్కువ సమయంలో వచ్చిన మొక్క యొక్క పెరుగుదల బాగుంటుంది అంతే